తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పెళ్లిళ్లలో పాటించే పద్ధతులు ఆచారాల మధ్య కొన్ని తేడాలు ఉంటాయి కొన్ని ముఖ్యమైన తేడాలను పరిశీలిస్తే పెళ్లి వేడుకలు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది అంటే సాధారణంగా ఒక రోజులో పూర్తి అవుతాయి వధూవరులు మంగళ స్నానం కోవెలలో పూజలు తేరు పెళ్లి కట్టడం వంటి ఆచారాలతో పెళ్లిళ్లు ముగిస్తారు తెలంగాణ ప్రాంతంలో ఎలా ఉంటుంది అంటే కొంతమంది కుటుంబాలు పెళ్లిని మూడు రోజులకి జరుపుకుంటారు మొదటి రోజు ఉభయ కుటుంబాల మధ్య పంచాయతీ మరియు సందర్శన కార్యక్రమాలు ఉంటాయి రెండవది పెళ్లి దుస్తువులు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది అంటే సంప్రదాయంగా లింగబట్టు లేదా కట్టసారి ధరించడం చూస్తారు మంగళ సూత్రం కూడా ఒక ముఖ్యమైన అలంకారం తెలంగాణలో ఎలా ఉంటుంది అంటే పట్టు పట్టు సారీ ధరించడం అనేది ప్రధానమైన సంప్రదాయం ఇక్కడ కొన్ని ప్రాంతాలలో పెళ్లి ఆహారాలు మరియు గోచినీయులు కూడా ఇతర దేశీయ సంప్రదాయాలతో మిళితం అవుతాయి మూడవది పెళ్లి సందర్భాలు నెల్లూరులో ఎలా ఉంటుంది అంటే పెళ్లిళ్లలో పిల్లల పట్టు అనే ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది అంటే వధూవరులు మధ్య కోమల నడుమును తీసుకోవడం హైదరాబాదులో ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా పెళ్లిళ్లలో వధువు మరియు వరుడు ఒకే సంప్రదాయాలు పాటిస్తారు కానీ నగర ప్రాంతాలలో పెళ్లి వేడుకలు వైభవంగా జరుపుకుంటారు నాలుగవది భోజనం మరియు విందు తెలంగాణలో ఎలా ఉంటుంది అంటే చిట్టి కూరలు గోంగూర వంటి ప్రత్యేక ఆహారాలు పెళ్లి విందులో ఉంటాయి అదే ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది అంటే పులిహోర ఆకుచేను చిక్కుడుకాయలు వంటి సంప్రదాయ వంటకాలు వేడుకోలి చేరుపుతాయి ఈ విధంగా తెలుగు రాష్ట్రాలలో పెళ్లిళ్లు కొన్ని ఆచారాలు మరియు పద్ధతులు ప్రాంతాల పైన ఆధారపడి ఉంటాయి కానీ కొన్ని పద్ధతులు అన్ని రాష్ట్రంలో ప్రాముఖ్యం సంతరించుకుంటుంది